వేరే వేరే భాషల్లో పాడడానికి నేను ముందే ఏంటంటే ఆ బా ఆ పాట లిరిక్ ననేది నేను నా నోటికొస్తుందా రావట్లేదా నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేసినానా చేయట్లేదా అనేది ఫస్ట్ నేను క్లారిటీ తీసుకున్నాక నేను ఫస్ట్ ఏంటంటే దాన్ని నేను ప్రాక్టీస్ చేసి చేసి వన్ ఆర్ టూ టైమ్స్ నేను ప్రాక్టీస్ చేసి ట్వైస్ నాకు ఆ ఆ పాట నన్ను నోటికి వచ్చిన తర్వాత నేను ఆ ఆ పాటను అనేది నాకు పాడడం ఈజీ అవుతుంది అలాగే దాని నేను ప్ర కరెక్ట్ మా దాని లిరిక్ ప్రకారం పాడుతున్న పాడేటట్టు చేసుకోగలుగుతాను దానివల్ల